హలో చెప్పండి ఎవరు మామిడికాయలు అరటికాయలు దానిమ్మకాయలు అంగూర్లు చాలా ఉన్నాయండి హలో బాగా మంచిగా ఉంటాయండి మా దగ్గర అయితే మీకు ఎన్ని కిలోలు కావాలి ఉంటాయండి మీరు రెండు మూడు రోజులు ఉంచుకోవచ్చు అండి ఫ్రెష్గా ఉంటాయి మామిడికాయలు కేజీ ఆరు వందలు అండి అవునండి రెండు అవునండి ఎండాకాలం సీజన్ కదండి అందుకని రేటు ఎక్కువ అంద అంటే అవి ఏమో కల్తీ అండి వాళ్ళు ఏమంటారు అవి మందు పెట్టి కల్తీగా పండిస్తారు మేము అట్లా కాదండి మాకు ఫ్రెష్షుగా పండినవి అదే అండి అంటే ఒక వంద రుపాయలు ఏమో తగ్గిస్తాను కానీ మరి మూడు వందలు తగ్గించాలి అంటే తగ్గించ లేనండి నేను నాలుగు వందల యాభైకి వస్తుంది అండి కేజీ అంతే ఇంక ఫైనల్ అరటికాయలు డజను రెండు వందలు అండి అవునండి అంటే మేము మీకు ఇంటికి పంపిస్తున్నాం కదండి మరి రండి మ రోడ్ మీద ఎల్బీ నగర్లో తెలుసుగా అండి ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది అందులో అక్కడ నాకు ఫోన్ చేస్తే అక్కడికి వచ్చి పళ్ళు తీసుకోండి చూసి మంచిగా ఉన్నాయండి సరే అండి మీరు ఇక్కడికి వస్తే మాట్లాడతాను రేట్ రేట్ అయితే నేనైతే ఎక్కువ తగ్గించను అండి మీరు ఇట్లా అంటుర్రు కాబట్టి ఒక డజను నూట యాభై రూపాయలు సరే అండి ఇంకా ఏమన్న కావాలా అండి మా మామిడికాయలు ఓకే అంటే చాలా అవైలబుల్గా ఉన్నాయండి మా దగ్గర అయితే చాలా పళ్ళు ఉన్నాయి అన్నీ మా మా తోటవి అండి సరే అండి ఓకే